నాకు చాలా మరుపురాని నృత్య ప్రదర్శనలు ఉన్నాయి కానీ అన్నింటికంటే ఒకటి రెండువేల ఎనిమిదిలో న్యూ యార్క్ నగరంలో మెట్రోపాలిటన్ ఆర్ట్ మ్యూజియంలో జరిగిన బ్రాహ్మణ ప్రదర్శన ఈ ప్రదర్శన భారతీయ శైలిలో ఒక సాంప్రదాయ నృత్యం మరియు ఇది న్యూయార్క్ లోని ప్రముఖ నృత్య కారుని జై శ్రీ కృష్ణన్ చేత ప్రదర్శింప బడింది ఇంక ప్రదర్సన చాలా అందంగా మరియు ప్రభావితంగా ఉంది జై శ్రీ కృష్ణన్ యొక్క నృత్యం చాలా సున్నితమైనది మరియు అద్భుతమైనది మరియు ఆమె భంగిమలు మరియు కదలికలు చాలా సరళమైనవి కానీ అవి చాలా అర్ధవంతమైనవి ప్రదర్శన యొక్క సంగీతం కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంకా ఇవి ఒక భారతీయ శాస్త్రీయ సంగీత కళాకారుడు పండిత్ హరి ప్రసాద్ చౌదరి గారి చేత రచయించబడింది సంగీతం నృత్యానికి ఒక అందమైన మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది మరియు అది సాంప్రదాయాలను ప్రదర్శన మరింత భావోద్వేగంగా చేస్తుంది ప్రదర్శన ముగిసిన తరువాత నేను దాని గురించి చాలా కాలం ఆలోచించాను ఇది చాలా అందమైన మరియు శక్తివంతమైన అనుభవం మరియు ఇది నాకు చాలా ఎంతో సౌందర్యమైన మరియు శక్తి గురించి ఒక కొత్త అవగాహన్ని ఇచ్చింది నేను ఇతర ప్రపంచ నృత్యాలను ప్రదర్శనలు కూడా చూసాను కానీ నాకు ఎప్పటికీ అన్నింటికంటే ఈ ప్రదర్శన గుర్తు ఉంటుంది ఇది నాకు నృత్యం యొక్క అందం మరియు శక్తి గురించి ఒక కొత్త అవగాహన్ని ఇచ్చింది మరియు ఇది నన్ను చాలా సంవత్సరాలు అందించే ఆనందించే అనుభవం